భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని గురించి భారత రాజ్యాంగం యొక్క చరిత్ర గురించి తెలియచేయబోతున్నాను భారత రాజ్యాంగం యొక్క చరిత్ర చాలా సుదీర్ఘమైనది మరియు సంక్లిష్టమైనది పంతోమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ వలన పాలన నుండి స్వాతంత్రం పొందిన తర్వాత భారతదేశం తన రాజ్యాంగాన్ని రూపొందించడానికి ప్రక్రియను ప్రారంభించింది ఈ ప్రక్రియ దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది మరియు చివరకు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది భారత రాజ్యాంగాన్ని రూపొందించిన సంస్థను రాజ్యాంగ సభ అంటారు రాజ్యాంగ సభలో మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు వారు భారతదేశం అంతట నుండి ఎన్నికయ్యారు రాజ్యాంగ సభ యొక్క అధ్యక్షులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో వివిధ భావాలు కలిగిన సభ్యులు ఉన్నారు కానీ వారందరూ కలిసి భారతదేశానికి ప్రజాస్వామ్య సెక్యులర్ మరియు మానవత హక్కులతో కూడిన రాజ్యాంగాన్ని రూపొందించారు భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతి పొడవైన రాజ్యాంగాల్లో ఒకటి ఇందులో నాలుగు వందల నలభై నాలుగు అధికరణలు మరియు పన్నెండు షెడ్యూళ్లు ఉన్నాయి రాజ్యాంగం భారతదేశంలోని ప్రభుత్వం నిర్మాణం ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలు అధికారాలను వివరిస్తుంది భారత రాజ్యాంగం ఒక సజీవ పత్రం అంటే ఇది సమయానికి అనుగుణంగా సవరించబడుతుంది ఇప్పటివరకు రాజ్యాంగంలో నూట నాలుగు సవరణలు చేయబడినాయి రాజ్యాంగ సవరణకు పార్లమెంట్ మరియు ఉభయ సభలు ఆమోదం అవసరం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్రాలు శాసనసభలు ఆమోదం కూడా అవసరం భారత రాజ్యాంగం భారతదేశ ప్రజలకు మార్గదర్శకంగా ఉంది ఇది ప్రభుత్వం మరియు ప్రజల మధ్య సంబంధాన్ని నిర్వచించింది రాజ్యాంగం ప్రజలకు ప్రాథమిక హక్కులను కల్పిస్తుంది మరియు వారి ప్రాథమిక విధులను గుర్తు చేస్తుంది భారత రాజ్యాంగం భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో కీలకపాత్ర పోషించింది ఇది భారతదేశాన్ని వివిధత్వం ఉన్నప్పటికీ ఏకతాటిపై ఉంచడంలో సహాయపడింది భారత రాజ్యాంగం భారతదేశ ప్రజలకు గర్వకారణం మరియు ఇది భారతదేశ భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉంది భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఇది మన దేశానికి ప్రాణం మన హక్కులు మన బాధ్యతలు ప్రభుత్వ పనితీరు గురించి రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు రాజ్యాంగం మనకు అనేక ప్రయోజనాలు అందిస్తుంది ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య సూత్రాలు ఆధారపడి ఉంటుంది ప్రజలే సర్వోన్నతులని రాజ్యాంగం చెబుతుంది ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి సమానత్వం భారత రాజ్యాంగం అందరికీ సమానత్వాన్ని హామీ ఇస్తుంది మతం జాతి లింగం ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ సమాన హక్కుల అవకాశాలు ఉంటాయి స్వేచ్ఛ భారత రాజ్యాంగం మనకు వ్యక్తీకరణ స్వేచ్ఛ మత స్వేచ్ఛ సమావేశ స్వేచ్ఛ చలన స్వేచ్ఛ వృత్తి స్వేచ్ఛ గిబి స్వేచ్ఛ హామీ ఇస్తుంది ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగం మనకు ప్రాథమిక హక్కులను హామీ ఇస్తుంది ప్రాథమిక హక్కులు మనకు జీవించే హక్కు స్వేచ్ఛగా ఉండే హక్కు సమానత్వ హక్కు గౌరవప్రదంగా జీవించే హక్కు విద్య హక్కు వీటన్నింటిని అందిస్తాయి ప్రాథమిక హక్కులు భారతదేశంలో మనకు ప్రాథమిక హక్కు హక్కులను కూడా విధిస్తుంది భారత రాజ్యాంగం మనకు అనేక ప్రయోజనాలు అందజేస్తుంది అందుకే మనం మన రాజ్యాంగాన్ని గౌరవించాలి దాని అమలు చేయాలి భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఇది మన దేశానికి వెన్నుముక అని చెప్పడంలో సందేహమే లేదు అతిశయోక్తి కూడా లేదు అలాగే భారత రాజ్యాంగంలో ఉన్న మరికొన్ని మెలకువలు ఏమిటంటే భారత రాజ్యాంగం మన దైనందిన జీవితంలో మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది ఇది మనకు ప్రజాస్వామ్యం మానవత్వం స్వేచ్ఛ ప్రాథమిక హక్కులు మరియు ప్రాథమిక విధులను కల్పిస్తుంది ఈ విలువలు సమాజాన్ని మరింత మంచిగా చేయడానికి సహాయపడతాయి ప్రజా ప్రాథమిక విధులు రాజ్యాంగం మనకు ప్రాథమిక విధులను కూడా విధిస్తుంది ప్రాథమిక విధులు మన దేశం పట్ల విధేయత జాతీయ పతాకం పట్ల గౌరవం జాతీయ గీతాన్ని గౌరవించడం మతసామరస్యాన్ని కాపాడడం పర్యావరణాన్ని కాపాడడం గిబి విధులను విధిస్తుంది ఈ విధులు మన సమాజాన్ని బలంగా మరియు సుసంపన్నంగా చేయడానికి సహాయపడతాయి రాజ్యాంగం మనకు ప్రాథమిక హక్కులను హామీ ఇస్తుంది వీటి ద్వారా మనం మన హక్కులను వినియోగించుకుంటూ జీవించగలం కాబట్టి మన దేశ రాజ్యాంగం ఎంతో గొప్పది నేను భావిస్తూ దాన్ని యందు పాలెపంపులు పొందిన మనం కూడా ఎంతో గొప్పవారం ఆ రాజ్యాంగం పట్ల దాని యొక్క గుణగణాలను పట్ల మనం ప్రతి ప్రతిధ్వనిస్తూ దాని ఒరలో జీవించాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను